నాకు ఆడుకోవడానికి అత్యంత ఇష్టమైన ఆట చదరంగం ఎందుకంటే ఇది మనం ఆడుతున్నప్పుడు మనకు ఎంతో జ్ఞానం వస్తుంది మరియు మన

మరియు ఇందులో మనం ఎంతో జ్ఞానంతో ఆడాల్సి ఉంటుంది ఈ ఆటను ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడు ఎలాంటి అడుగు వేసాడో ఎట్లాంటి ఎత్తుగడలు యూజ్ ఎట్లాంటి ఎత్తుగడలు వేసాడో మనకు తెలీదు కాబట్టి మనమిది మంచిగా ఆడాల్సి ఉంటుంది ఇంకా ఇందులో ఎన్నో మనకు ఇందులో ఎన్నో యూజెస్ కూడా ఉన్నాయి ఎలా అంటే దీనివల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది మరియు ఇది ఇది ఆడుతుంటే మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా మనకు టైమ్ కూడా తెలియదు ఈ గేమ్ ఈ ఆట మనకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది ఇంకా నాకు క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఇందులో వాళ్ళు ఇది ఆడుతుంటే మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరియు ఇది ఆడుతున్నప్పుడు మనకు మన శరీరానికి మొత్తం రక్తం సరఫరా అవుతుంది ఇంకా ఇందులో పంన్నెండు మంది ఉంటారు ఈ ఒక్క జట్టుకి పన్నెండు మంది ఉంటారు ఇంది ఇది ఇది మనము ఒక వ్యక్తిని ఓడిపించాలని మరియు మనం మనం గెలవాలని ఆడుతూ ఉంటాము ఇలా ఆడుతున్నప్పుడు మనకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది మరియు ఇందులో క్రికెటర్ ఈ క్రికెట్ గేమ్లో మనకు బ్యాట్స్మెన్ ఉంటాడు మరియు బౌలర్ ఉంటారు ఇందులో మనం ఆరు రన్లు కొట్టచ్చు లేదంటే నాలుగు రన్లు కూడ కొట్టచ్చు లేదా రన్స్ కూడ తీయచ్చు ఒకటి రెండులాగా ఇంకా ఇందులో రెండు జట్టులు ఉంటాయి కాబట్టి ఒక జట్టు ఎక్కువ ఎవ్వరు ఎక్కువ రన్లు కొడితే వాళ్ళే విన్నర్ అవుతారు ఒక జట్టుని చూసుకుని మరొక జట్టు వాళ్ళు స్కోర్ వాళ్ళు కొట్టిన వాళ్ళు ఆడి గెలి వారు కొట్టిన గేమ్ని బట్టి అంటే వాళ్ళ రన్స్ని బట్టి మన ఇంకొక జట్టు ఆడి దానికన్నా ఎక్కువ తీయాల్సి ఉంటుంది ఈ గే ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మనకు ఎంతో ఉత్సాహం వస్తుంది ఇంకా కబడ్డీ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే కబడ్డీ ఆడితే కబడ్డీ ఆడితే మనకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కబడ్డీ గేమ్ ఈ కబడ్డీ ఆటలో మనం మనము మరియు మన ఎదుటి పో ఎదుటి వ్యక్తి ఎంతో ఉత్సాహంగా ఆడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంకొక వ్యక్తి అందులో ఏమైనా చేస్తాడు ఇంకా మనం అయ్యి కబడ్డీ ఆడేటప్పుడు మా మంచి మంచి ఎత్తుగడలతో ఆడాల్సి ఉంటుంది ఎలా అంటే ఒక వ్యక్తి కాలు పట్టుకుంటాడు ఇంకొక వ్యక్తి చెయ్యి పట్టుకుంటాడు అట్లా ఆడుకుంటూ ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకునేటప్పుడు ఇంకా మనకు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇది ఆడుతుంటే ఒక వ్యక్తి ఏం చేశాడో తెలియక ఇంకో వ్యక్తిని పట్టుకుంటారు ఇంకా ఇందులో చాలా రూల్స్ కూడా ఉంటాయి ఎలా అంటే మధ్యలో గీత ఉంటుంది బోనస్ పాయింట్స్ ఉంటాయి ఇలా ఆడుతున్నప్పుడు మనకు ఎంతో ఉత్సాహం వస్తుంది ఆ వ్యక్తిని పట్టుకుని లాగుతూ ఉంటారు ఎనకకెళ్ళి వచ్చి పట్టుకుంటారు ఇట్లా పట్టుకుని తీసుకుపోతూ ఉంటారు అతనిని ఆ చేయ్ ఎవరైతే పోటీకి వస్తాడో ఆ వ్యక్తిని తన తన బోనస్ తొక్కకుండా చూసుకుంటా చూసుకోవాలి మరియు ఇంకా ఎంతో అతన్ని పట్టుకోవాల్సి ఉంటుంది అయనని ఆ గీత దాటి వెళ్ళకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇలా ఆడతారు ఇంకా నాకు ఫుట్బాల్ అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఫుట్బాల్ మనం కాలుతోనే ఆడతాము కాలుతోని ఆడేటప్పుడు దాన్నీ ఫుట్బాల్లో రెండు టీమ్స్ ఉంటాయి ఒక ఒక టీమ్ ఎలా అంటే ఒక పట్టుకోడానికి గోల్కాడ ఉంటుంది ఇలా ఇలా రెండు గోల్స్ ఉంటాయి ఒక టీమ్ గోల్ ఒకకాడ ఉంటుంది ఇంకో గోల్ టీమ్ ఇంకోకాడ ఉంటుంది ఒక ఒక వ్యక్తి ఆ బాల్ని తన్నుకుంటూ తన్నుకుంటూ వెళ్ళి వాళ్ళ గోల్లో వేయాల్సి ఉంటుంది మధ్యలో అతను ఆ వేసే సమయంలో ఇది ఎదుటి వ్యక్తులు అతన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తారు అవన్నీ దాటుకుంటూ అతను ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ కాలుతోని వెళ్ళి ఆ బాల్ని ఉన్న ఫుట్బాల్ని తీసుకుని ఆ గోల్లో వేయాల్సి ఉంటుంది ఆ గోల్ని ఆపడానికి ఎదుటి ఇంకొక వ్యక్తి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు దాన్ని ఆపినప్పుడు అతనికి ఏమి ఏ పాయింట్స్ రావు అలా ఒకరు ఆపకుండా అది వెళ్ళి గోల్లో పడితే అతనికి పాయింట్స్ ఉంటాయి ఇలా ఈ గేమ్ని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఆడతారు ఈ గేమ్లో ఈ ఆటలో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎలా అంటే మనం ఉరుకుతున్నప్పుడు ఆ బాల్ని పట్టుకుని అటు ఇటు ఎలుతున్నప్పుడు మన కాళ్ళు మంచిగా అవ్వడం రక్త సరఫరా అవ్వడం అలాంటివి ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఈ గేమ్ని ఒక ఎత్తుగడలతో ఆడతారు ఎలా అంటే ఒక వ్యక్తి బాల్ వేయడానికి వెళ్తుంటే ఇంకొక వ్యక్తి ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తాడు అలా ఈ గేమ్ని ఆడతాడు